మా ప పల్నాడు ప్రాంతంలోని చాలా మంది చాలా సాంప్రదాయాలు పాటిస్తా ఉంటారండి చాలా ఆచారాలైతే ఉన్నాయి మతపరమైన ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు ప్రాముఖ్యంగా మా పూర్వీకులు చేసే యుద్ధాల్ని బట్టి ఈ ప్రెసెంట్ ఉన్న మనుషులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మాట పల్నాడులో కారంపూడి ప్రాంతంలో ఉన్న వీరుల గుడి దగ్గరికెళ్తారు అక్కడ ఆయుధాల గుడికి గుడుంది ఆయుధాలకి పూజిస్తారనమాట వాటినే అందరూ పూజిస్తారు ప్రాముఖ్యంగా అంకాలమ్మ తల్లి గుడి కూడా ఉంది అక్కడ కార్తీక అమావాస్యనాడు ఐదు రోజులు ప్రారంభమవుతాయిమాట ఐదు రోజులు జాతర చేస్తారు అక్కడ తీర్ధయాత్రలు అన్నీ జరుగుతాయి కానీ ఐదు రోజులు ఐదు ఆచారాలను పాటిస్తూ పండగ చేస్తారు రాజగారు రాయబారం చేప కూడి కోడి కూరు కల్లిపాడు ప్రాముఖ్యంగా ఈ ఐదు రోజులు ఈ ఐదు ఆచారాలను పాటించి పండగ చేస్తారనమాట ప్రాముఖ్యంగా కోడి కూరు అంటే కోడి పందేలు ఒక లెక్కల్లో జరుగుతాయమాట ప్రతీ ఒక్కరు అంటే మరి ఈ గడ్డలో మన పూర్వీకులు రాజులు చేపట్టిన ఈ కోడి పోయి ఈ కోడి పందేలు మాత్రం ఒక రేంజ్లో జరుగుతాయని చెప్పుకోవచ్చు చాలా బా జరుగుతాయి ప్రతీ ఒక్కరు అందరూ ఆచారాలను పాటిస్తా ఉంటారు ప్రతీ ఒక్కరు ఈ వేడుకలో అందరు పాల్గొంటారు ప్రతీ ఒక్కరు ఆ దేవుడికివ్వాల్సిన నైవేద్యాలు ఇచ్చి నైవేద్యాలు పెట్టి ఆ విధంగా మాకు నచ్చిన విధంగా మా మతపరంగా మేము ఆ పండగల్ని మేము చేసుకుంటాము ఆ ఆచారాల్ని మేము పాటిస్తాంమాట ఆ విధా పండగ విధానమంటే మాకందరికెంతో చాలా ఇష్టం ఎందుకంటే ఇది మా పూర్వీకులు స్థాపించిన ఒక కట్టడమాట నియమంమాట ప్రతి ఒక్కరు ఇక్కడ ఆయుధాల్ని కూడా పూజిస్తా ఉంటారమాట ఎందుకంటే అక్కడ ఎంతో మంది వీరులు ఈ భూమిలో తమ తుది స్వాసను విడిచి పెట్టారు ఎంతో పెద్ద యుద్ధమైతే జరిగింది యుద్ధంలోని ఎంతో మంది రాజులు వీరమరణం పొందారు వారి గుర్తుగా మేమెక్కువ ఆయుధాల్ని పూజిస్తావుంటారమాట ఈ కారంపూడి ప్రాంతంలో మా పల్నాడు గడ్డ పౌ పౌరుషం గల గడ్డమాట ఇక్కడ ఏది కోరుకున్నా ఆ కోరిక నెరవేరత్తి అని మా నమ్మకం నెరవేరినప్పుడు ఉద్యోగాల కోసం పెళ్ళిళ్ళ కోసం ఎక్కువగా మేం కోరుకుంటాం ఆ కోరికలు నెరవేరినప్పుడు మేమొచ్చి మేమనుకున్న కోరిక నెరవేర్చినందుకు ఆ దేవుళ్లకి మేమనుకున్న దేవుళ్ళకి మేము ఆ అంకాలమ్మ తల్లికి గట్టా మేమకున్న మొక్కులు చెల్లిస్తామాట అలాగే ప్రతీ విషయంలోని మా పల్నాడులో పండగ వాతావరణమనేది చాలా హుందాగా చాలా భేషుగా జరుగుతుందమాట